దోమలు మోసుకొచ్చే డెంగ్యూ జ్వరం మలేరియా వంటివి రాకుండా ఉండటానికి మనం కొన్ని పాటించాలి అవి ఎలాంటివి అంటే మనం ఎప్పుడైనా బయట వెళ్ళి వచ్చినప్పుడు మన చేతులను చాలా శుభ్రంగా కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కోని ఇంట్లోకి వెళ్ళాలి మన ఇంటి చుట్టూ ఏదైనా ఒక చీటీగల మెష్ ని అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మన ఇంట్లోకి చీటీగలనేవి రాకుండా ఉంటాయి మనం తరుచుగా మన ఇంట్లో పొగ అనేది వేయాలి సామ్రాణి పొగ కానీ లేదు ఏదైన ఇంకేదైన పొగకానీ వేసినట్లయితే మన ఇంట్లోకి దోమలనేవి రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనం ఇలాంటి పా పా పాటించాము అంటే మనకు చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు ఇలాంటి పాటించలేదు అంటే మన ఇంట్లోకి దోమలు దూరి మనల్ని కుట్టి దాంట్లో దాన్తోపాటు తెచ్చిన డెంగ్యూ ఫీవర్ ని మనకి అంటగట్టి వెళ్ళిపోతా ఉంటాయి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నేను చెప్పిన వాటినన్నింటిని పాటించాలి అప్పుడు కానీ మన ఇంట్లోకి దోమలు రాకుండా ఉండవు మనం ఎప్పుడైనా కానీ దోమలు వచ్చి ఒకరిని కుట్టాయి అంటే అప్పటికప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడము లేదంటే మన చేతులు కాళ్ళు బాగా శుభ్రంగా చేసుకోవడము వంటివి చేసుకోవాలి అప్పుడప్పుడు కషాయం లాంటివి తాగితే మన ఒంటికి చాలా మంచిది ఎలాంటి జ్వరాలు ఇలాంటివి రాకుండా ఉంటాయి తరచుగా మనం స్నానం చేయాలి రోజు రెండుసార్లు స్నానం చేయాలి లేదంటే మనకు ఎక్కడ లేని రోగాలన్నీ మనకే వస్తూ ఉంటాయి ఇలానే ఇవన్నీ పాటించాము అంటే మన దరిదాపుల్లో కూడా ఎలాంటి రోగాలు మనికి రాకుండా ఉంటాయి